గాయకులు చేసేటప్పుడు పాటలు పాడటంలో ఒకరు మధ్యలో ఆపేయడమూ అలాగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు మ్యూజిక్ తగినట్టు పాడకుండా ఉండి స్టాప్ చేయడమూ ఇలా చాలా విధాలుగా జరుగుతా ఉంటాయి మనం పాట పాడేటప్పుడు గాయకులు చాలా స్పష్టంగా వాడాలి వాళ్లకి నచ్చినట్టు కాకుండా ఒక విధానంలో పాడాలి తనకు తగిన మ్యూజిక్ వేసేటప్పుడు దానికి తగినట్టు పాడాలి ఇలా పాడటం వల్ల ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దానికి మ్యూజిక్ పడ్డం చాలా హ్యాపీగా సులువుగా ఉంటుంది ఇలా పాడటం వల్ల చాలా విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తారు అది పాట పాడేటప్పుడు కానీ ఏదైనా మ్యూజిక్ ఎలా రన్ అవుతుందో దాని పద్దతిలో పోవాలి ఇలా పోవడం వల్ల గాయకులు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఇక్కడ గాయకులు ఇంకా చేసే విధాలు కూడా బాగుంటాయి వాళ్ళు మ్యూజిక్ కానీ లేకపోతే వాళ్ళు వాయించే వీణలు కానీ ఆ సరైన వీణ వీణకు తగినట్టు పాడితే హ్యాపీగా ఉంటుంది పాటలు స్పష్టంగా వస్తాయి వాళ్ళు చేయడం తప్పు ఏంటంటే వాళ్ళు పాటలు పాడేటప్పుడు వీణలు సరిగా వాయించకుండా ఉండడం కానీ మ్యూజిక్ చాలా కొట్ట కొట్టకుండా ఉండడం కానీ ఇలా జరుగుతా ఉంటాయి అప్పుడు మ్యూజిక్ అనేది సరిగ్గా ఉండదు ఇది వాళ్ళు చేసే తప్పులు ఉంటాయి గాయకులూ స్పష్టంగా పాడడం వల్ల అందరూ చాలా హ్యాపీగా వింటారు అలా పాడకుండా వాళ్లకు నచ్చిన విధంగా పాడుకుంటే వినడానికి కూడా ఒకలా ఉంటుంది విసుకుంటారు అదే అదేవిధంగా మ్యూజిక్ పోయేసి లైన్లో మనం పాడితే హ్యాపీగా ఉంటుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్ కూడా స్పష్టంగా ఉండాలి కాబట్టి స్పష్టంగా ఉంటే ఇంకా పాట విధానం కూడా బాగుంటుంది ఒక ఫీల్ ఉంటుంది అది లేకుండా వాళ్లకి నచ్చినట్టు పాడుకుంట ఒక పాట అనే విధానం లేకుండా పాడుకుంటే అది తప్పుగా అవడం వల్ల ఉంటుంది గాయకులు పొరపాట్లు ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటారు ఇలా పొరపాటు చేయకుండా వాళ్ళు పాడాలంటే గాయకులు వీణ వాయించేటప్పుడు కానీ మ్యూజిక్ వాయించేటప్పుడు కానీ తను పోయే పద్ధతి లైన్లో పాటు పాడుకుంటే పోతే మ్యూజిక్ అనేది బాగా ఉంటుంది అలా లేకుండా గాయకులు వాళ్లకు నచ్చినట్టు పాడుకుంటూ పోతే సాధారణంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇలా జరగడం వల్ల గాయకులు వాళ్ళు ఎలిమినేట్ అవడం కానీ జరుగుతూ ఉంటాయి ఈ పాట పాడటం వల్ల గాయకులు స్పష్టంగా పాడాలి అదేవిధంగా మ్యూజిక్కి తగినట్టు పాడాలి వీణ వీణ వచ్చే లైన్లో వాళ్ళు పాడాలి ఒక స్మూత్ నెస్ అనేది ఒకలు వాడాలి అలా కాకుండా ఎలా అంటే అలా పడితే పాడితే ఒక గాయకులు అవ్వరు అలాగే వాళ్ళు పాడే పాటకి ఒక వ్యాల్యూ ఉండదు పాట పాడాలంటే గాయకులు స్పష్టంగా పాడాలి మ్యూజిక్ తగినట్టు పాడాలి వీణ వాయించినట్టు వాయించినట్టు వాళ్ళ లైన్లో వాళ్ళు పోవాలి ఇలా కాకుండా చక్కగా పాడాలి సక్కగా పాడినప్పుడు గాయకులు హ్యాపీగా ఫీల్ అవుతారు